మేడం దాక్షాయణి వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను మేడం మాకు టూ డేస్ లీవ్ కావాలి మేడం మా పాప స్కూల్కి రాదు మేడం ఊరు వెళ్తున్నాం మేడం మేడం థర్స్డే ఫ్రైడే మేడం అవునా మేడం మేడం అర్జెంట్ ఉంటే మా మా చుట్టాల వాళ్ళ వాళ్ళకి వాళ్ళ పెళ్ళి ఉంది అది మేడం టూ త్రి డేస్ వెళ్తామండి ఎగ్జామ్స్ తర్వాత రాస్తాం మేడం తర్వాత రా ఎగ్జామ్స్ తర్వాత రాయిస్తారా మేడం మేడం రాలేము మేడం ఆ రోజే అదే కానీ మేడం మాకు కొంచెం దగ్గర క్లోజ్ ఫ్రెండ్ అండి మేము వాళ్ళ పెళ్ళికి కంపల్సరీ వెళ్ళాలి రిలేటివ్స్

మేడం రేపు రమ్మంటారా మేడం రేపు వచ్చి లీవ్ లెటర్ రాయాలా ఓకే మేడం ట్రై చేస్తాను నేను అందుకని కంపల్సరీ లీవ్ కావాలి మేడం దాక్షాయణి మేడం దాక్షాయణి ఎల్కేజీ మ్యామ్

ఓకే మేడం థ్యాంక్ యూ